విజయనగరం జిల్లాలో ఎక్కువ జనాదరణ పొందిన క్రీడ కబడ్డీ వాలీబాల్ ఆటలు ప్రస్తుతం బాగా జనా ఆదరణ పొంది ఉన్నాయి కబడ్డీ ఆట అనేది స్కూళ్ళల్లో కూడా ఎక్కువగా ఆడిస్తూ ఉంటారు పోటీ పెడుతూ ఉంటారు అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి ఖాళీ టైములో కూడా ఎక్కువగా కబడ్డీ ఆడుతూ ఉంటారు అయితే ఇలా అందరూ కలిసి ఆడుకోవటం వల్ల మనుషుల మధ్య ఒక సోషల్ ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది దీనివలన ఒకరి భావాలు ఒకరికి తు తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా వినోద కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మ్యాజిక్ షోలు కానీ పండుగ పూట డాన్స్ బేబీ డాన్సులు కానీ మహాభారతం కానీ హరిశ్చంద్ర నాటకం కానీ ఇలా రామాయణ మహాభారత హరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శింపడం ద్వారా కూడా ఎక్కువగా వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొద్ది చోట్ల టెన్నిస్ కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటారు బాస్కెట్బాల్ కూడా ఇండోర్ గేమ్స్ కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటారు మా విజయనగరం జిల్లాలో స్థానిక సాంప్రదాయ ఆచారాలను ప్రోత్సహించడంలో మా పైడితల్లి అమ్మవారి పండుగను అంత గొప్పగా చేస్తూ ఉంటారు